అవునండి రాజు ప్రొవిజన్ స్టోరే ఏమేమి కావాలండి లిస్ట్ చెప్పండి ఓ బంగారంగా చేస్తాం అండి మాకు త్వరగా కూడా చేస్తాం అండి సరే చెప్పండి

చెప్ చక్కెర అరకిలో కందిపప్పు ఎంత అండి అరకిలో బియ్యం బస్తా ఒకటి గోధుమపిండి ఉప్మా రవ ఏ రవ అండి అదే అంటే ఉప్మాలలో గోధుమ రవ అవి ఉన్నాయి కదా సరే

సరే అండి ఎంత్ ఎంత డబ్బా డబ్బుల ఫోన్పే చేస్తారా ఓకే అండి

అన్నీ చూశాను అండి సిక్స్ తౌన్డ్ థౌసండ్ అయ్యింది వేయండి మా బాయ్ చేత మీకు డెలివిరీ చేస్తాను అండి